మనం సాధారణంగా మధ్యాహ్నం రాత్రి వేళలో మనకి సాధారణంగా వం వండుకునే వంటలు మధ్యాహ్నం వండుకునే వంటలు అయితే అన్నం అనగా పప్పు అనగా సాంబార్ అనగా ఏదైనా రక రకరకాల ఒక రెండు ఐటమ్స్ కర్రీస్ అలాగా వండుకుని రెండు కూరలు వండుకుని రెండు రకాల కూరలు వండుకొని దానికి మళ్ళీ ఫ్రై ఏదైనా బెండకాయ అలాంటివి వేసుకొని కొన్ని పప్పు అనగా ఇవి అలాంటివి ఏమన్నా వాటిలకేమో

తీసుకుంటావా అన్నం అనగా కూర అనగా అవి ఇవి నైట్ టైమ్లో కొంతమంది పప్పు అలా ఇలా అంటారు ఉడకబెట్టి సాంబార్ అన్నది రసం అన్నది గ్యారెంటీగా తీసుకుంటారు పైగా నేమో అప్పడాలు అనగా పప్పు అనగా ఇవన్నీ తీసుకుంటా ఉంటారు పప్పు అప్పడాలు ఇవి రకరకాలుగా ఉంటాయి కాబట్టి అవి తీసుకుని తింటారు రాత్రి వేళలో అలాంటివి చేయడం మాత్రం కంపల్సరిగా ఉంటుంది అవి మధ్యాహ్నం వేళ రాత్రివేళ రకరకాలుగా ఐటమ్స్ కొంచెం కొన్ని ఇళ్లల్లో పూజలు అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు పప్పులు రసాలు ఇలాంటివి చేసుకుంటారు కొంతమంది చికెన్లు అనగా చేప అనగా ఇలాంటి మాంసాలు రకరకాల మాంసాలు వండుకొని మసాలా దినుసులతో మంచిగా బిర్యానీ అలాంటివి చేసుకొని తింటారు కానీ అలా అంటారు కానీ ఎంతమంది ఎలా ఉన్నా చేసినా కానీ అందరూ ఓకే మాత్రం అది పెరుగన్నది గ్యారెంటీగా ఉంటుంది పెరుగన్నది పెట్టుకుంటారు అదే మధ్యాహ్నం భోజనానికి అయినా రాత్రి వేళ భోజనానికైనా పెరుగనేది కంపల్సరిగా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే ఎంతమంది ఏమి చేసినా సరే భోజనం అనేది తినాలి కాబట్టి అది రకరకాల ఐటమ్ పైగా చుట్టాలొస్తే అనేక రకాలుగా వండుకుంటారు చేస్తారు స్పెషల్గాల్ గా చాలా వేరేగా ఉంటుంది నైట్ కూడా వేరే రకరకాల వంటలు కూడా ఉంటుంది అది వాళ్ళలో ఉన్న ఒక మధ్యాహ్నం ఉన్న ఒక తేడా అలా ఉన్నట్టు ఉంటుంది మనం తినే రకాలు కూడా వండుకోవచ్చు భోజనంలో రకరకాలుగా ఉంటుంది అనగా పప్పు అనగా కొంచెం మంది అలాగా చేపల అనగా మాంసం అనగా అలాంటివి వండుకొని తింటా ఉంటారు అవి అలా అలా ఉంటాయి అవి మనం చెప్పలేము అంతగా ఇంకా పూజలు చేస్తున్న వాళ్ళకు అయితే ఇంకా ఎప్పుడు పప్పులు రసాలు అవే వండుకొని ఉంటారు కొంచెం అదే నైట్ టైమ్ పులుసు చేసుకొని టిఫిన్లు ఉంటాయి చపాతి అనగా ఇడ్లీ అనగా ఇలాంటి టిఫిన్లే తీసుకుంటారు వాళ్ళు పూజలు చేసిన దానికి కలగానే ఉంటుంది అది